ఉత్సాహకరంగా అనిపించే క్రీడా క్రికెట్ దానికి కారణాలు చూస్తే దాంట్లో ఒకరే కాకుండా పదకొండు మంది పాల్గొంటారు దానివల్ల టీంతో పాటు పనిచేయడం వల్ల వచ్చే ఆనందం సంతోషాన్ని ఇస్తుంది